హలో కార్ ట్రావెల్స్ అండి నా పేరు రాధ అండీ నేను నిన్న విజయవాడకు కార్ బుక్ చేసుకున్నాను అండి అయితే ఆ కార్ డ్రైవరు మాస్క్ వేసుకోలేదు ఇది కరోనా టైం కదండీ మా ఇబ్బందులు మాకు ఉంటాయండి డ్రైవర్ మాస్కు ధరించకపోతే మళ్ళీ అతని వల్ల మాకు కరోనా రావచ్చు ఏమో అని మా భయం అలాగే కార్లో సీట్లు అంత శుభ్రంగా లేదండీ మురికి మురికిగా ఉన్నాయి కారు శుభ్రంగా లేదు మాకు మాకు దుమ్ముతో ఇబ్బందిగా ఉందండి క్లీనే చేయలేదండి కారు కాబట్టి మీ డ్రైవర్ని మాస్క్ పెట్టుకోమనండి అట్లాంటి కార్ పంపిస్తే ఎట్లా అండీ మాకు శుభ్రంగా పెట్టుకోవాలి కదా శుభ్రంగా ఉండాలి కదండీ మాకు అలాగే మరోసారి ఇలా జరగకుండా చూడండి ఎందుకు అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అండీ దయచేసి శుభ్రంగా పెట్టండి కారు ఓకే అండి సరే అండి థ్యాంక్ యూ అండి